ఎక్కువగా చేతితో కుట్టిన బట్టలు అయితేనే చాలా ఫిట్గా ఉంటాయి అని నా ఉద్దేశ్యము ఎందుకు అంటే మనం బయటకు ఉండేది బట్టలేంటంటే ఎక్కువ శాతం వాళ్ళు సైజు కన్నా కొంచెం ఇంచు వాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టేస్తూ ఉంటారు అంతగా ఏమీ బాగోవు అవి అంటే బాగుంటాయిలే కానీ కొంచెం దాన్ని మనం ఎక్స్ట్రా మళ్ళీ కుట్లు వేయించుకుంటే కాని మనకి సెట్ అవ్వదు ఎక్స్ట్రా చేతి కుట్టు అనేది తప్పనిసరిగా పడుతుంది కాబట్టి మనం ఎక్కువగా రెడీమేడ్ బట్టలు అనేది ఎక్కువ షాపులో చూస్తూ ఉంటాం వర్క్వి అవన్నీ కొనుక్కోవాలి అనేసి కానీ మనము ఒక మంచి స్టోర్ ఒకటి చూసుకొని ఎప్పుడూ ఇంకా అక్కడే వెళ్లి క్లాత్స్ తీసుకొని మంచిగా కుట్టించుకుంటే సరిగ్గా ఫిట్ అయిపోయి ఉంటున్నాయి ఉంటాయి అవి అయితే మనం ఏ కలర్ తీసుకున్న ఏ

తక్కువగా ఇస్తారా ఇస్తారు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని సార్లు చాలా లూస్ అయిపోయి షేప్లెస్గా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు ఏమో టైట్ అయిపోతే ఉక్క తీసుకుందామంటే అంత లెంత్ అయితే ఉండదు కాబట్టి మనం ప్రిఫరెన్స్ అనేది ఒక ఫైవ్ థౌసండ్ పెట్టిన సిక్స్ థౌసండ్ పెట్టినా ఎయిట్ థౌసండ్ పెట్టినా ఎక్కువగా మనం చేతి పని కావచ్చు వచ్చి కుట్టే

మళ్లీ దాన్ని తీసుకెళ్లి రివర్స్ ఇచ్చేసేసి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్లాత్తో ఒక మంచిది తీసుకొని దానిమీద డిజైన్ వేపిచ్చి మగ్గం వర్క్ చేపించేసి నీటుగా చేపించాననమాట ఏం లేదు మనము కరెక్ట్గా మన కొలతలు అనేవి కరెక్ట్గా ఇవ్వాలి కరెక్ట్గా ఇచ్చినప్పుడు మంచి

ఒక్క థ్రెడ్తో స్వెటర్లని టోపీలని బ్యాగులని సాక్సులని ప్యాంట్లు అని చిన్నపిల్లలకి అలా అల్లుతూ ఉంటారు అవి వేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్లు చలికి తట్టుకోవడానికి అవి బాగా పనికి వస్తాయి అనమాట మనకు ఏంటంటే టెలిఫోన్లు పెట్టుకోవడానికి వీటన్నిటి కూడా ఒకటి మ్యాట్ టైప్లో కూడా అల్లుతారు అనమాట ఇంకా

అంటే కొంచెం సీనియర్ టైలర్ అయితే జెంట్స్వి కూడా పెడతారు అనమాట అలా ఒక బొమ్మకు కానీ హ్యాండిల్ కానీ తగిలించి పెడతారు అనమాట పెట్టేసి ఈ డిజైన్ ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు లేదంటే ఆ కలర్ నచ్చి తీసుకోవాలి అనుకున్న వాళ్లు అప్పుడప్పుడు అక్కడికి అక్కడే తీసుకొని వేసుకుంటారు అనమాట

ఎంత డబ్బు పెట్టైనా సరే అల్లినవి కుట్టినవి తయారు చేతులతో తయారు చేసినవి ఇలాంటి బట్టలు కొనడానికే ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే రెడీమేడ్ బట్టలు చాలా సైజులు రాంగ్గా వస్తుంటాయి క్లాతులు కూడా సరిగ్గా ఉండవు అవి చూసి డిజైన్లు కొన్ని రోజులకు ఊడిపోతాయి తెగిపోతాయి అది ఒక వేస్ట్గా తయారు అవుతుంది అనమాట అంత బాగోవు కాబట్టి మనం ఎప్పుడైనా సరే చేతితో చేసిన బట్టలు కుట్టిన బట్టలు తీసుకోవాలి అప్పుడే మనకు డ్రస్ క్వాలిటీ తెలుస్తుంది సైజు తెలుస్తుంది